అవును నేనొక ప్రాజెక్టులో కొన్ని కష్టాలను ఎదుర్కొన్నాను అవేంటంటే నేను చేసిన ప్రస్తుతం ప్రాజెక్టులో కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి ఆ ఇబ్బందులు ఏంటంటే నా పైనున్న వారు నాపై చాలా కఠినంగా పని అనేది చెప్తూ ఉండేవారు అది ఎలా చేయాలి ఏంటి అనేది నాకు అర్థమైయ్యేది కాదు నేను ఎంత పని చేసినా కూడా వారు నాపై కఠినంగానే ఉండేవారు అసలు ఎందుకు ఇంత పనిచేసిన నేను ఎంత కఠినంగానే ఉంటున్నారు నాపైన అని వారిని బాగా గ్రహించి బాగా ఆలోచించి కరెక్టుగా చేసే వాడిని వారితో మాట్లాడటం ఎక్కువ చేస్తూ చేస్తూ చేస్తూ ఉండగా వారికి తెలిసింది వారిని బాగా గమనించాక తెలిసింది ఏంటంటే వారు వారు ప్రస్తుతం ఉన్న ఈ స్థాయిలకి రావడానికి వాళ్ళు ఎంతో కష్టపడ్డారు అంత కష్టపడి పని చేయడం వల్లే ఈరోజు స్థాయిలోకి వచ్చారనేది నాకు తెలిసింది కాబట్టి నేను కూడా అలా చేయాలని నేను గ్రహించుకున్నాను వారు ఈ యొక్క పని ఎందుకు చెప్తున్నారని నేను గ్రహించుకున్నాను ఈ గ్రహించడం ద్వారా మాకు మాట్లాడడం ద్వారా వారు నెక్స్ట్ ఏం పని చెప్తారు ముందే గ్రహించి ఆయన చెప్పకుండానే చేస్తూ ఉండేవాడిని దాని ద్వారా ఆయనని బా నేను బాగా అర్థం చేసుకోవడం ద్వారా వారితో నాకు కొంచెం ఐక్యమత్యం అనేది పెరిగింది అలాగే మా ఇద్దరి మధ్య సరైన

అనుభవం అనేది కుదిరి మాకు మాకు మధ్యన ఎటువంటి విభేదాలు ఏమీ లేకుండా పని అనేది సులభతరంగా అయింది మా ఇద్దరి మధ్య పని సులభంగా చాలా చక్కగా నడుస్తుంది ఎందుకు ఏమైంది అంటే నేను ముందాయన్ని గ్రహించి ఆయన తర్వాత ఏం చెప్తాడో గ్రహించుకొని నేను ముందేగాని చేయడం కష్టపడటం ద్వారా నేను సులభంగా అయింది ప్రస్తుతం మా ఇద్దరికి మధ్య ఉన్న అనుబంధం చాలా బాగుంది